హలో నమస్తే అండి నా పేరొచ్చేసి రేవతి నేను వన్ వీక్ బ్యాక్ వచ్చి మీ సైట్ లో హ్యాండ్ బ్యాగు తర్వాత వచ్చేసి స్లిన్గ్ బ్యాగు ఒక వాలెట్ ఒక కాయిన్ పర్సు తీసుకున్నానండి అంటే మొత్తం సెట్ అనమాట సెట్ లో వేరే కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ అవైలబుల్ లో ఉందని చూపించారు నాకొచ్చి మోస్ట్లి ఇష్టము బ్లీచ్ కలర్ పీచ్ కలర్ లో ఉంటుంది కదా బేబీ పింక్ కొంచెం షేడ్ లో పీచ్ కలర్ లో ఉండేది ఆర్డర్ పెట్టి ఉన్నాను లాస్ట్ వీక్ ఆర్డర్ పెట్టాను ఫైవ్ డేస్ తర్వాత వచ్చింది అంటే మొన్నొచిందన్నమాట మొన్న వచ్చింది టూ డేస్ నేను ఓపెన్ చేయ్యాలా నాకు కొంచెం వర్క్ ఉంది పాపకు కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పేసి నేను ఓపెన్ చేయకుండా పెట్టున్నాను ఈరోజు పాప స్కూల్ కి వెళ్ళింది సరే ఫ్రీ గా ఉన్నాం కదా వర్క్ కూడా లేదు మనకని చెప్పేసి ఓపెన్ చేశాను ప్రొడెక్టు ఇప్పుడే మార్నింగ్ వన్ అవర్ బ్యాక్ ఏ అండి ఓపెన్ చేశాను వచ్చాయి అన్ని ప్రొడక్ట్స్ ఫోర్ కదా కాంబోలు హ్యాండ్ బ్యాగ్ ఒకటి స్లిన్గ్ బ్యాగ్ ఒకటి తర్వాత వచ్చి వాలెట్ ఒకటి మళ్ళీ కాయిన్ పర్సు ఒకటి ప్రోడక్ట్ అంతా ఉన్నాయి ఫోర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి పైన కొంచము ఆ స్కిన్ పీల్ అయిపోయి వచ్చేసిందండి అంటే పైన ఇక్కడ కంపెనీ ట్యాగ్ పక్కన కొంచెం పీల్ అయిపోయింది తర్వాత వచ్చి దాంట్లో ఫోన్ ఇన్నర్ జిప్స్ ఉన్నాయి పైన మెయిన్ జిప్ తర్వాత లోపల టూ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి లోపల ఒక సీక్రెట్ జిప్ టూ ఉన్నాయన మాట ఆ టూ జిప్స్ పోయున్నాయండీ తర్వాతొచ్చి లోపలా సీక్రెట్ జిప్ దగ్గర వచ్చేసి ఆ జిప్ పోయిందని చెప్పాను కదా అక్కడ స్ట్రిచ్చెస్ అని ఊడిపోయి వచ్చేస్తున్నాయి తర్వాతొచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అడ్జస్టబుల్ స్ట్రిప్ ఏ లేదండి ఒకే లెంత్ లో ఉంది అంటే అడ్జస్టబుల్ చేసుకునే స్ట్రిప్ ఉంటేనే కదా హైట్ గా ఉండేవాళ్ళకి తా పొట్టిగా ఉండే వాళ్లకి కొంచెం తగిలిచ్చుకుంటే కొంచెం బాగా కన్వీనెంట్ గా ఉంటుంది నేను మీ సైట్ లో పిక్ లో చూసినప్పుడు అడ్జస్ట్బుల్ స్ట్రిప్ ఉన్నట్టే చూపిచ్చిందండి పిక్ లో అది చూసే తీసుకున్నాను ఎందుకంటే నాకు అడ్జస్ట్ చేసేటట్టు ఉంటేనే కొంచెం కన్వీనెంట్ గా ఉంటుంది నేను కొంచెం షార్ట్ పర్సన్ అనమాట అది మరీ లెంత్ ఎక్కువగా వేలాడేటట్టు అనిపిస్తుంది నాకు స్లిన్గ్ బ్యాగ్ కూడా అడ్జస్ట్బుల్ స్ట్రిప్ లేదు స్లిన్గ్ బ్యాగ్ వచ్చేసి జిప్ ఒక్క ఒక్క కంపార్ట్మెంట్ ఏ ఉంది పైన బటన్ టైపు క్లోజ్ చేసేది అదే మ్యాగ్నటిక్ బటన్ టైపు ఉంది అది ఒక్కసారి ఇట్టా తీసి వేసేలోపలే అది మ్యాగ్నటిక్ స్ట్రిప్ వచ్చి క్లోజ్ చేసే లిడ్ నుంచి దీనికి అతుక్కుపోయింది రానేలేదు తీస్తే చిరిగిపోయేటట్టు సౌండ్ వస్తుంది తర్వాత వచ్చి వ్యాలెట్ వ్యాలెట్ ఒక్కటే మీరు పంపించిన ఫోర్ ఐటమ్స్ లో వ్యాలెట్ అండి వ్యాలెట్ ఒక్కటే అండి క్వాలిటీ బాగుంది మళ్ళీ త్రి జిప్ ఆ పైన మెయిన్ జిప్పర్ ఉంది కింద లోపల ఒక జిప్పర్ ఉంది తర్వాత వచ్చేసి దాంట్లో ఎటిఎంస్ కార్డు ఇవన్నీ పెట్టుకునేవన్నీ బాగుంది వ్యాలెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి తర్వాత వచ్చి కాయిన్ పర్సు కూడా క్యూట్ గా ఉంది చిన్నదిగా ఉంది నాకు ప్రాబ్లమ్ ఏమంటే ఈ హ్యాండ్ బ్యాగ్ స్లిన్గ్ బ్యాగ్ తోనే నాకు అడ్జస్టబుల్ స్ట్రిప్ ఉంటె చాలా బాగుంటుంది ఎందుకంటే నేను షార్ట్ పర్సన్ ని కాబట్టి నాకు ఆ రెండు ఐటమ్స్ మాత్రం మీరు రిటర్న్ తీసుకుని రీప్లేస్ చేసారంటే చాలా బాగుంటుంది నాకు ఈ వ్యాలెట్ కాయిన్ పర్స్ అయితే బాగా నచ్చింది చాలా క్యూట్ గా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఇది రెండు మాత్రం హ్యాండ్ బ్యాగ్ కొంచెం చిరిగుంది చెప్పాను కదా లోపలొచ్చేసి జిప్ దగ్గరా టూ జిప్స్ పోయినాయి ఒక జిప్ దగ్గర స్ట్రిచ్చెస్ ఊడొచ్చేసింది స్లిన్గ్ బ్యాగ్ లో అడ్జస్టబుల్ స్ట్రిప్ లేదు హ్యాండ్ బ్యాగ్ లో అడ్జస్టబుల్ స్ట్రిప్ లేదు మళ్ళీ మ్యాగ్నటిక్ ఓపెనర్ వచ్చి అతుక్కుపోయింది రాలేదు అది తీస్తే ఖచ్చితంగా చిరిగిపోతుంది అందుకని ఆ టూ ప్రొడక్ట్స్ మాత్రం నాకు తీసుకుని రీప్లేస్మెంట్ చేసిచ్చారంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి